హాయ్ అండి నమస్కారం స్విగ్గీ వాళ్ళా అండి నేను ఒక రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేశాను అయితే నాకు చూపించిన సమయం ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది నాకు చెప్పిన ఇరవై నిమిషాల సమయం కాదని అరగంట దాటినా ఇంకా రాలేదు మీరు ఏ సమయానికి నాకు ఆర్డర్ను అందించగలరో దయచేసి చెప్పగలరా